నేను చివరిగా చదివిన పుస్తకం అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఒక తల్లి ప్రయాణం గురించి హృదయ దయాత్మకమైన పరిశీలన ప్రేమ త్యాగం భావోద్వేగాలతో నిండిన ఈ కథనం చదివిన వారికి మనసుకు హత్తుకునే అనుభవాన్ని ఇస్తుంది సాంస్కృతిక అవగాహనలతో కూడిన ఈ కథనం చిరస్మరణీయమైన అనుభవాన్ని అందిస్తుంది